మీ డెస్టినేేషన్ వచ్చిందండి దిగండి అలా ఎలాండి నా యాప్లో ఇదే డెస్టినేేషన్ చూపిస్తుంది ఇదే అందుకే ఇక్కడికి తీసుకునివచ్చాను ఆ చెప్పండి ఇప్పుడు రాంగ్లో డెస్టినేేషన్ అని నాకు ఎలా తెలుస్తుందండి మీరు యాప్లో పెట్టిన డెస్టినేషన్కె కదా నేను తీసుకొని వచ్చాను చూడండి కావాలంటే మీరు యాప్లో మీరు కా హలో హలో ఎక్స్క్యూజ్ మీ కాదండి మీరు రాంగ్ లొకేషన్ పెట్టారు మళ్ళీ నా మీద తిరిగి మీరు ఎందుకు మీరు మా మీద మరి ప్రశ్నిస్తున్నారు ఇ అలా నేను మాట్లాడితే కొంచెం వినండి అసలు ఇప్పుడు మాకు అంత సరదా కాదు కదా మిమ్మల్ని వేరే డేస్టినేేషన్ తీసుకుని రావడానికి సో మీరు పెట్టిన డెస్టినేేషన్కే నేను తీసుకుని వచ్చాను మ్మ్ లేదండి మీరే రాంగ్ డెస్టినేషన్ పెట్టారు సో నేను మళ్ళీ డెస్టినేేషన్లో దింపడం జరగదు సో ఇక్కడే దిగిపోండి ఓకే సరే మీరు పేమెంట్ ఇవ్వకండి ఎప్పుడు కస్టమరు మా మీద కంప్లైంట్ ఇస్తారు కదా ఈసారి మేము మీ మీద కంప్లైంట్ ఇస్తాం సో మీరు ఇంక ఫ్యూచర్లో ఇంక ఏ క్యాబ్ డ్రైవర్ కూడా రాడానికి ఉండదు సరే సరే అండి ఇస్తాం ఇస్తాం లేవకండి మీరు ఇది తప్పు ఇదాండి నేనైతే ఇదే మీరు లేదు లేదండి లేదు లేదండి మీరు వినండి కాదండి క్యాబ్ మా చేతుల్లో ఉంది మీరు కాంప్రమైజ్ అవ్వాలి మీరు రాంగ్ డెస్టినేేషన్ మీరు పెట్టారు మీరే రాంగ్ డెస్టినేేషన్ పెట్టారు మళ్ళీ నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నారు మీరే రాంగ్ డెస్టినేేషన్ పెట్టారు నేను కూడా అంతే అండి సులువు గానే చెప్తున్నాను మీరు కూడా రాంగ్ డెస్టినేేషన్ పెట్టారు సో నేను ఇక్కడ దింపేస్తాను మీరు దిగిపోండి ధన్యవాదములు